హలో ఆ చెప్పండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండి ఆ అవును అండి మీకేమి కావాలి అండి అవును మెటల్స్ ఉన్నాయి సిజడ్స్ ఉన్నాయి స్టోన్స్లో కూడా ఉన్నాయి అండి చాలా రకాలుగా మీకు ఎలా ఎంత అమౌంట్లో కావాలో అంత అమౌంట్లో మీరు చూడవచ్చు హా ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అండి మీకు ఎంత తక్కువలో కావాలన్నా కూడా చేసి మీకు ఏదైనా డిజైన్ నచ్చితే మేము అలా చేసి ఇస్తాము అండి మీకు టైమ్ ఇన్ టైంలో ఆ అవును అండి మీకు ఏవిధంగా కావాలి అంటే అంత చక్కగా డిజైన్లో అంత రేట్లో అనుకున్న టైమ్లో మీకు అందిస్తాము ఆ ఓకే ఆ అన్నీ వస్తాయి అండి ఆ అన్నీ ఉంటాయి అండి వడ్డాణము పాపడిబిల్ల స్టార్టింగ్ రేట్ టెన్ థౌసండ్ నుంచి ఉంటాయి అండి

ఆ అన్నీఅన్నీ ఉంటాయి అండి మీరు ఒక్కసారి మాకు డిజైన్ పంపించారు అంటే మేము ఒక టెన్ డేస్లో మీకు చేసి మీకు మీకు పంపిస్తాము అండి మీరు అదే ఆ చేస్తాము అండి మీకు మ్యాట్లోనా మీకు ఆ పంపిస్తాను మీకు మ్యాట్లో కావాలా హలో మీకు మ్యాట్లో లాంగ్ చైన్లు స్మాల్ చైన్లు కూడా హలో ఆ సెండ్ చేస్తాము ఆ అన్నింటిలో సెండ్ చేస్తాము అండి మీ నెంబర్ ఇదేనా అండి ఆ ఓకే అండి నేను సెండ్ చేస్తాను మీరు రేపు వచ్చి నాకు నాకు పిక్ చూపెట్టండి